వీటి అన్నింటి కన్నా కళల్లో చిత్రలేఖనం చాలా అత్యంత ప్రసిద్ధిమైనదిగా అనిపిస్తుంది ఈ జనరేషన్లో సంగీతం కూడా ప్రసిద్ధిగా ఉంది శిల్పం అనేది కొంతవరకు ఇప్పుడు అభివృద్ధి చెందింది